మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చేయాలి అంటే మనం ఎంతో మార్పులు తీసుకురావాలి మన ప్రాంతానికి మన ప్రాంతంలో చుట్టూ పచ్చని పొద పచ్చని చెట్లు మొక్కలతో పెంచడం ద్వారా ఎంతో ఆకర్షితంగా ఉంటుంది అలా వచ్చే పో వెళుతున్న వెళుతూ ఉండే దారిలో ఉన్న వాహనాల్లో వెళ్తున్న వారు చూసి ఈ ప్రాంతం చాలా బాగుంది అని చెప్పుకోవడానికి ఉంటుంది ఇంకా చెట్లు మొక్కలు పెంచాలి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అక్కడ ప్రాంతం అనేది చూడడానికి ఆకర్షితంగా ఉంటుంది ఇంకా చాలా ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయి చెట్లు మొక్కలు పెంచడం వల్ల ఇంకా ఇతరులు కూడా ఈ ప్రాంతం ఎంత బాగుందని చెప్పుకునే విధంగా ఉంటుంది ఉదాహారణకి హైదరాబాద్ చెప్పుకోవచ్చు హైదరాబాద్లో ఎంతో ఎంతో మార్పులు వచ్చాయి ఒకప్పుడు ఉన్న హైదరాబాద్కి ఇప్పటికి ఉన్న హైదరాబాద్లో చాలా మార్పులు ఎంతో మార్పులు వచ్చాయి ప్రాంతాల్లో నివసించే వారు మారుతూ వచ్చారు చుట్టూ పల్లె చుట్టూ చెట్లు మొక్కలతో ఎప్పుడూ ఆకుపచ్చని ప్రాంతంగా ఉండింది ఒకప్పుడు ఏమో ఎండిన బావులు ఎండిన నీరు ఎండిపోయినట్లు ఉండేది కానీ ఇప్పుడు తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడూ పచ్చని చెట్లతో తెలంగాణ అనేది బంగారు తెలంగాణగా మారింది ఇంకా మనం ఎంతో మంది పర్యాటకాన్ని పెంచాలంటే మనం ఇతరులకు చెప్తూ ఉండాలి మన ప్రాంతం గురించి ఇలా ఉంది అలా ఉంది అని సో అలా చెప్తూ ఉండటం వల్ల అరే అవునా ఒకసారి వచ్చి చూసి వెళ్ళాలని ఆలోచన కలుగుతుంది మనం మనం ఉన్న నీరు చెరువు చెరువులు కుంటలు అనేవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్త వేయరాదు మళ్ళీ ఎప్పుడూ నీటుగా మొక్కలు పెంచుతూ ఉండాలి మంచి మంచి వాయువు అన్నీ అందుబాటులోకి వస్తూ ఉంటాయి ఆ ప్రాంతంలో కలుషితాన్ని చేయకుండా ఉంచుకోవాలి ఇంకా దానిలో మనం ఇతరులకి మనం ఏమంటారు సోషల్ మీడియా ద్వారా మనం మన ప్రపంచాన్ని ఇతరులకు ప్రాంతాన్ని ఇతరులకు చూపించవచ్చు ఇంకా ఈ ఎన్నో మార్పులు తీసుకురావాలి మన ప్రాంతంలో ఉదాహారణకి పాత బూజు అవన్నీ తీసేసి కొత్తగా నూతనంగా

చాలా మార్పులు వచ్చి ఉన్నాయి అలా మన పర్యాటకాన్ని పెంచుకోవాలనుకుంటే మనం నేటి సమాజంలో ఉన్న మనం దానిని ఎన్నో మార్పులు తేవాలి మనం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మనం మార్చి అభివృద్ధి పొంద పెంచాలి అభివృద్ధి పెంచాలి దానికి తగిన సంస్థలు కానీ ఎవరైనా కానీ నిజాయితీగా దానికి సహాయం చేస్తూ ఉంటే మన ప్రాంతాలన్నీ కూడా ఎన్నో పరిపాలించే పాలకులు కానీ దాన్ని ఇట్టి సహాయం ఆ ప్రాంతాలకు సహాయం అందుబాటు చేస్తే అభివృద్ధి చెందుతూ ఉంటాయి దాని ద్వారా చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి చూడాలి అని అనుకుంటారు వాళ్ళు అలా మనం ఉన్న ప్రాంతానికి పర్యాటక పర్యాటకాన్ని పెంచవచ్చు ఇంకా ఎంతోమంది ఎంతోమంది వీరులు అమరవీరులు త్యాగం వాళ్ళ త్యాగం వల్లనే మనకు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది వచ్చింది ఒకరి బానిసత్వం నుంచి విముక్తి పొందడం వల్ల ఆ ప్రాంతానికి ఎంతో పేరు సో అలా చూడటానికే కానీ ఎన్నో ప్రాచీన శిల్పాలు అవన్నీ మన ప్రాంతంలో ఉంచడం వల్ల ఎంతో ఉపయోగం కలుగుతుంది దాని ద్వారా పర్యాటకులు మనం ఉన్న ప్రాంతానికి వస్తారు